మా కుటుంబ వంటకమైన తరతరాలుగా అందించబడింది అర్తి ఈ అర్తి ఎలా చేస్తారు అంటే ఒక గోధుమ పిండి తీసుకోండి కొద్దిగా అంత గిన్నెలో ఆ గోధుమ పిండిని కొద్దిగ నీళ్ళు వేసి మంచిగా మెత్తగా పిసుక్కోండి పిసుక్కున్న తరువాత మెల్లగా కొద్ది చిన్న చిన్న ముద్దలు వేసుకోండి ఈ ముద్దలు కొద్దిగంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఆయిల్లో మంచిగా ముంచేసి కొద్దిగా రౌండు చిన్న గిన్నె టైప్లో చేసుకోండి ఈ గిన్నె టైప్లో చేసుకున్న తరువాత అన్నీ ఒక్కొక్కటి ఒక్కదాన్ని తీసుకోండి ఒక గిన్నెలో వేసుకోండి తరువాత స్టవ్ ఆన్ చేసి కొన్ని తగినంత నీళ్ళతోటి ఉడికించండి ముందుగాల ఈ ఉడి ఈ నీళ్ళు ఉడికిన తరువాత ఈ ఏవైతే అర్తీలు మనం చేసామో అవి దాంట్లో దాంట్లో పెట్టండి పెట్టిన తరువాత ఈ అర్తి మంచిగా ఉడికేదాకా చూసుకోండి ఉడికేదాకా చూసుకున్న తరువాత ఇంకో వేరే గిన్నె తీసుకొని కొద్దిగా పోప్కి వేసుకోండి దాంట్లో ఈ పోపుకి వేసుకొని ఈ పోపు ఏదయితే ఉందో ఆ పోపు ఈ అర్తిలో గిన్నెలో వేయండి దీంట్లో ఇంకా రుచికరం కావాలి అంటే కొద్దిగంత మటన్కు సంబంధించిన లివర్ ఏదయితే ఉందో ఆ లివర్ కూడా దీంట్లో వేయండి ఆ లివరు కలిసేసి తిల్లివి ఉంటుంది ఆ తిల్లివి కూడా దీంట్లో వేయండి ఈ తిల్లి లివర్ రెండు కలిసి రెండూ కలిసి ఆ టేస్టు ఒక రకంగా అంటే ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది అండి